మాసాబ్ ట్యాంక్లో ఉంటుంది అక్కడ స్కల్ప్చర్ పెయింటింగ్స్ తర్వాత కాలిగ్రఫీ ఇంకా అన్ని రకాల పెయింటింగ్స్ నేర్పిస్తారు అక్కడ ఒక స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్ త్రూ

ఆంధ్ర మహిళ సభ కాలేజ్ ఓయూ రోడ్లో అది ఎస్పెషల్లీ ఉమెన్స్ కాలేజ్ అందులో మంచిగా